మనం మాట్లాడుతున్న భాషల్లో ప్రాముఖ్యమైన భాష మన తెలుగు భాష అండి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగును మనం ఎక్కువగా ఉపయోగిస్తాము అలాగే రేడియో టెలివిజన్లో కూడా తెలుగు ఒక ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటదండి రేడియోలో అయితే చందమామల కథలు ద్వారా నీతి కథలు

మాట్లాడాలి కనుక మేము అలాగే టీవీ షోస్ కట్ట టీవీలో న్యూస్ ఛానల్స్ కట్ట మేము చూస్తామండి లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తాము టీవీలో అయితే ప్రతిదీ మేము ఎక్కువ తెలుగు చానల్స్ అయితే ఎక్కువగా మేము చూస్తాము రేడియోలో కూడా ఎఫ్ఎం గట్ట మేము వింటాం తెలుగు పాటలు గాని తెలుగు పద్యాలు కాని నీతి కథలు ఇటువంటివన్నీ మేము వింటాము అనమాట ఈ టెలివిజన్లో రేడియోలోనే ఎక్కువగా తెలుగును గూర్చి అనేకమైన విషయాలు చెబుతూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ ఉంటారు అలాగే మేమందరం తెలుగు కూడా స్పష్టంగా అర్థం చేసుకొని మనం ఏది మర్చిపోయిన మన తెలుగు భాషను మర్చిపోకూడదు మనం మాతృభాషనని మేం ప్రతి షోస్ తెలుగు షోస్ మేము చూస్తూ ఉంటాం